నమస్తే అండి రెండు కేజీల మామిడికాయలు కావాలండి ఎంత పడుతుంది ఓ రెండు కేజీలు కావాలండి ఎంత పడుతుంది అమ్మో అంత ఎందుకండి తక్కువే కదా అదేంటండి మేము కూడ కావాలనుకునింది మీరు మొత్తం అంత చెప్పేస్తే కేజీనే అంత చెప్పేస్తే ఇంక ఎలా అండి దానిమ్మకాయలు కావాలి దాని దానిమ్మకాయలు ఉన్నాయా

అవునా అయ్యొక అయ్యొక రెండు కేజీలు కావాలండి అయ్యి కూడ బొప్పాసుకాయుందా అండి కాయొచ్చి ఎంత పడుతుందండి ఎందుకండి ముప్పై రూపాయలే కదా అవునండి తాజగానే ఉంటాయి ఎక్కడైనా తాజగానే ఉంటాయిలేండి ఒక రెండు కాయలు తీసుకుంటాం తగ్గించండి అంతేనండి ఒకసారి చెప్పండండి తాజానేనా అండి సరే నండి అవోక మామిడికాయలు రెండు కేజీలండి చెప్పండి లెక్క చెప్పండి ఒకసారి సరేనండి ద్రాక్షా కాయలున్నాయా అండి ద్రాక్షా కాయలున్నాయా నల్ల ద్రాక్ష అయ్యి ఎంతండి కేజీ ఇవి కూడ ఇవ్వండి ఓ కేజీ మొత్తం ఎంత పడిందండి ఇవి సరేనండి కొంచెం అవి ప్యాక్ చేసి ఇస్తారా సరేనండి